మా ప్రాంతంలోని కళలు చేతి పనులరంగం వారి కళలు చేతిపనులలో మేదో సంపత్తి మరియు కాపీరైట్ సమస్యలను విషయంలో ఎలా వ్యవహరిస్తుందంటే మొదటిగా చట్టాలు తూర్పుగోదావరి పరివాహక ప్రాంతంలో కళలు చేతి పనులు భారతీయ మేదో సంపత్తి చట్టం ఐపీఆర్ క్రింద రక్షించబడతాయి ఈ చట్టం పేటెంట్లను ట్రేడ్ మార్క్లను డైరెక్ట్రీ రైట్స్ మరియు జుడిస్ అడిక్షన్ రైట్స్ కవర్ చేస్తుంది అలాగే లైసెన్స్లు కళాకారులు మరియు చేతి పనులు నిర్మాతులు తమ రచనలను ఇతరలకు ఉపయోగించడానికి లైసెన్స్ ఇవ్వవొచ్చు ఈ లైసెన్సులు ఒక నిర్దిష్ట కాల వ్యవదిలో లేదా ఒక నిర్దిష్ట ఉత్పత్తి లేదా సేవకోసం ఉంటాయి మరియు మూడోవదిగా ఒప్పందాలు కళాకారులు మరియు చేతి పనులు నిర్మాతలు తమ రచనలను ఇతరులకి అమ్మడానికి ఒప్పందాలు చేసుకోవచ్చు ఈ ఒప్పందాలు కొనుగోలదారులకు రచనలపై పూర్తి లేదా భాగస్వామి యజమాన్యాన్ని అందిస్తాయి నాలుగోవదిగా పేటెంట్లు కొత్త లేద మెరుగైనా కళాత్మక పద్ధతులను పేటెంట్లను పొందవచ్చు పేటెంట్లు కళాకారులకు వారి రచనలపై ప్రత్యేకమైన హక్కులను ఇస్తాయి అలాగే ట్రేడ్ మార్కులు కళాకారులు మరియు చేతి పనులు నిర్మాతులు తమ కళాత్మక పనులను గుర్తించడానికి ట్రేడ్ మార్కులను నమోదు చేయవొచ్చు ట్రేడ్ మార్కులు ఇతరులను తమ కళాత్మక పనులను తన పేరుతో ఉపయోగించకుండా నిరోధిస్తాయి అలాగే ఐదవదిగా లోగోలు కళాకారులు మరియు చేతి పనులు నిర్మాతలు తమ కళాత్మక పనులను ప్రమోట్ చెయ్యడానికి లోగోలను ఉపయోగించవచ్చు లోగోలు కళాకారులను గుర్తింపు మరియు ఆదరణను పొందడంలో సహాయపడ్తాయి ఇలాగ అనేకమైనటువంటి చర్యలను తీసుకోవడం వల్ల వారిని పరిరక్షించవచ్చు